నాకు ఆవకాయ నాకు అవకాశం ఇస్తే నా ప్రాంతంలోని రైతులకు కార్మికులకు టెక్నాలజీ పరంగా అంటే వ్యవసాయంలో టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది మొదలైన వివరాలు గురించి వాళ్ళకి తెలియచేస్తాను ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం మరియు ఉత్పాదకం పెంచడానికి మరియు లాభదాయకతను పెంచడానికి వినూత్న విధానాలను ప్రవేశపెట్టడంలో నేను రైతులకు సహాయం చేస్తాను కొంతకాలంగా వ్యవసాయ అభివృద్ధి పద్ధతిలో సహజ వనరులు పునరుద్ధులు పునరు పునరుద్ధించ కలిగే దాని కంటే వేగంగా దోపిడీ చేస్తున్నాయి అని గుర్తించాను కాలుష్యం క్షీణత వన్యప్రాణుల జనాభా క్షీణత మరియు వృక్షజాలం మరియు జంతుజాలంలో మానవుడు సృష్టించిన మార్పులో సహజ అసమతుల్యత కనిపిస్తుంది మానవ జనాభా పెరుగుదల కొనసాగుతుంది అని మరియు వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ ఎక్కువ డిమాండ్లు ఇస్తుందని భావించడం సహేతుకరమైనది అందువల్ల వ్యవసాయం అనే స్థిరమైన అభివృద్ధిలో సాంకేతికత ప్రధాన పాత్ర పోషిస్తుంది ఈ విధంగా నేను రైతులకు వ్యవసాయంలో టెక్నాలజీ పరంగా వాళ్ళకు టెక్నాలజీ పరంగా వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు నేను సహాయం చేస్తాను